నేను మొన్న ఒక డ్రెస్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను అది ఏంటంటే అసలు నేను చూసినప్పుడు ఎంత థిక్గా ఉందో ఇప్పుడు అలా లేదు అసలు పలచగా ఉంది అలాగే కలర్ కూడా పోయింది కలర్ వెలిచిపోయినట్టు ఉంది అలాగే ఆ క్లాత్ కూడా ఏంటో పోగులు పోగులుగా అనిపించింది నాకు అసలా ఆ ప్రోడక్ట్ ఏం నచ్చలేదు నేను ఫస్ట్ చూసినప్పుడు ఏమనుకున్నానో అది అలా లేదు నేను ఆన్లైన్లో చూసి ఎంత బాగుండిద్దో నేను వేసుకుంటే ఇంకెంత బాగుండిద్దో అనుకున్నాను కానీ అది నేను రెడ్ బుక్ చేసుకుంటే అది లైట్ కలర్లో వచ్చింది అసలు నాకేం నచ్చలేదు నేను ప్రోడక్ట్ గురించి అయితే ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో అయింది కానీ ఇంకా నేను అనుకున్నాను రె బ్లా వైట్ కలర్ డాట్స్ వచ్చినాయి రెడ్ కలర్ మీద సో నేను ఏమనుకున్నానంటే బావుండిద్ది చూడడానికి బా చూడడానికి ఇంత బాగుందంటే వేసుకుంటే ఇంకెలా బావుండిద్దో ఎలా ఉండిద్దో ఫొటోలోనే ఇలా ఉందని అని అంటే ఖచ్చితంగా బయట బావుండిద్ది అని అనుకున్నాను కానీ ఏంటంటే అది అసలు ఏం బాగలేదు నాకది అసలు ఏం నచ్చలేదు అలాగే ఏంటంటే నేను అది చూసాను కొంచం దగ్గరగా చూసాక అక్కడ హోల్స్ హోల్స్ పడిపోయి ఉంది పిగిలి పోయినట్టు ఉంది నాకు అసలు ఏం నచ్చలేదు అసలు ఆ డ్రెస్ నేను మంచిగా వచిద్ది మంచిగా ఉండిద్ది అని అనుకుంటే అలా వచ్చింది అలా వచ్చిది నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు నేనైతే చాలా డిసప్పోయింట్ అయ్యాను మా అమ్మకి చూపించాను చూపిస్తే నేను మా మమ్మీకి చెప్పకుండా పెట్టుకున్నాను చెప్పి మా అమ్మ చూసాక నన్ను చాలా తిట్లు తిట్టింది అసలు అది ఏం డ్రెస్ ఇదేనా నువ్వు పెట్టుకుంది అని చెప్పి అంతలా అసలేం బాగలేదు అది ఎలా అంటే నేను పెట్టుకున్న డ్రెస్ అయితే అదొక మసిగుడ్డల వచ్చింది అసలు అది ఏం బాగలేదు పలచగా ఉంది మా మమ్మీకి మా డాడీకి చూపించిన సరే తిట్టారు ఎందుకు పెట్టుకున్నావు ప్రోడక్ట్ అసలు ఏం బాగుంది ఇది అని చెప్పి తర్వాత నేను చూపించాను ఫోటోలు అది నచ్చింది అది బాగుంది ఇదేంటి ఇలా ఉంది చూసుకోవా ఏంటి చూసుకుని పెట్టుకోవా ఏంటి అని చెప్పి తిట్టారు సో నాకు అసలు ఈ ప్రోడక్ట్ అసలు ఏం నచ్చలేదు నేను చాలా డిసప్పోయింట్ అయ్యాను నాకు అసలు నచ్చలేదు ఈ ప్రోడక్ట్